నమస్కారం డాక్టర్ నాకు జ్వరం అనేది చాలా బాగా ఉందండి గత రెండు మూడు రోజుల నుంచి చాలా జ్వరంగా ఉందండి ఇంకా అంటే నాకు తలనొప్పి కూడా బాగా వేస్తుంది అండి కళ్ళు కూడా తిరుగుతున్నాయి అప్పుడప్పుడు అవునండి బీపీ అని లేదు గానీ నాకు సైట్ అనేది ఉందండి అవును ఓకే అండి సైట్ కూడా ఉందండి చాలానే ఉంది సైట్ తలపై కూడా బాగా నొప్పే వస్తుంది నాకు అవునండి ఓకే అండి చెప్పండి ఎటువంటి ఫుడ్ తీసుకోమంటారండి ఓకే ఓకే ఇంక ఏమన్నా సిరప్స్ ఇస్తారా అండి ఆకలి అనేది ఓకే అండి ఏం ప్రాబ్లం అవ్వదు కదా అండి ఇట్లా అయితే ఓకే ఓకే డాక్టర్ త్యాంక్ యూ ధన్యవాదములు ఓకే కాల్ చేస్తాను